నమస్తే ఆండీ ఇక్కడ కుక్ మీరేనా మేమా మేము విజయవాడ నుంచి అండీ విజయవాడ నుంచి మేము ఇక్కడ టూరిజంకి అరకుకి అలా కొన్ని ట్రిప్స్ వేశారు కదండీ యాత్రలు అవి చూడడానికి వచ్చామండీ మీరు ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు కుక్గా అవునా అండీ మీరేం బాగా చేస్తారండీ ఎక్కువగా అవునండీ నాకిష్టమైంది కూడా అదేనండీ రవ్వట్టును ఫిల్టర్ కాఫీ మీరు నాకొకసారి చేసిపెడతారా అండీ అవునండీ నాకు నచ్చితే నేను మీకు మీకు మంచి బహుమతి కూడా ఇస్తానండీ ఒకసారి కనుక నాకు రుచి నచ్చిందంటే నేను ఎప్పుడు ఇంక ఇక్కడికే వస్తా వస్తానండీ మీకు ఇంకా మా స్నేహితులకి మా బంధువులకి అందరికీ కూడా చెప్తానండీ మీ గురించి ఇంకేమీ ఇంకేమేమీ చేస్తూ ఉంటారండీ మీరు మాములుగా

అవునా అండీ బిర్యా బిర్యాని చేస్తారా అండీ మీరు అవునా అండీ నాకు ఇప్పుడు ఒక ఒకసారి నాకు రవ్వట్టు వేసిస్తారా అండీ నేను అది రుచి చూడాలనుకుంటున్నాను ధన్యవాదాలండీ